నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాను బయాలజీ ఇది నాకెంతో ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం దీంట్లో నేను చాలా విలువైనది సబ్జెక్ట్ కోసం ఎంతో ఎక్కువగా నేర్చుకున్నాను నేర్చుకొని ఇదే నాకు కెరియర్కు ఉపయోగపడేలా చూసుకుందామని నేను అనుకుంటున్నాను ఈ సబ్జెక్టులో నాకు ముఖ్యమైన హెడ్డింగ్స్ లైన్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం